నేను వంట చేసేటప్పుడు స్టీల్ పాత్రలు స్టీల్ గిన్నెలు గ్యా స్టీల్ గరిటెలు స్టీల్ చాకులు చెంచాలు వాడతాను మరియు సిల్వర్వి కూడా త పాత్రలు సిల్వర్ గరిటలు వాడతాను అదేవిధంగా అప్పుడప్పుడు మట్టికి సంబంధించిన పాత్రలు కూడా ఉపయోగిస్తాను అలాగే ఇనుప అట్లరేకులు ఇనుప గా గరిటలు కూడా వాడతాను